తెలంగాణలో ఆరోగ్య కార్యకర్త అందుబాటులో డైటీషియన్లు ఆస్టియోపతి మరియు మెడికల్ కౌన్సిల్ మధ్య సంబంధం గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ భాగాలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న విధానం అవకాశాలు సౌకర్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పవచ్చు పట్టణంలో చూసినట్లయితే కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు సమీక్షకులు సిబ్బంది ఆసుపత్రులు క్లినిక్లు హెల్త్ కేంద్రాలు అందుబాటులో చాలా ఉన్నాయి అని చెప్పవచ్చు ఇంక గ్రామీణ ప్రాంతాలలో కొంతమందికి ఆరోగ్య సేవలు ప్రాప్తి లోపం ఉంటుంది అయితే అనేక గ్రామాల ఆరోగ్య కేంద్రాలు మరియు వైదుల అందుబాటులో ఉన్నారు ఇప్పుడు డైటీషియన్లు చూసినట్టు అయితే హైదరాబాద్ మహానగరంలో చూస్తే అనేక ప్రముఖ డైటీషియన్లు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ ఆన్లైన్ ద్వారా కూడా మనం సంప్రదించవచ్చు గ్రామీణలలో చూస్తే కొన్ని గ్రామాలలో డైటీషియన్లు సేవలు అందుబాటులో ఉండకవచ్చు కానీ ఆహారం సమేత శిక్షణ మరియు సలహాలు కొన్ని ఆరోగ్య కే కేంద్రాలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు